గుడ్ మార్నింగ్ చెప్పండి అవును మేడం మేము పశుపతి సూపర్ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి మ్యామ్

చేస్తా సరే మ్యామ్ మీరు చెప్పింది అంతా మేము నోట్ చేసుకున్నాం ఒక మీరు అమౌంట్ పే చేసేస్తే ఒక వన్ హావర్లో మా బాయ్స్ వచ్చి మీకు డోర్ డెలివరీ చేస్తారు మ్యామ్ మీరు అడ్రస్ చెప్పండి

ఇస్తా మేడం ఓకే మేడం వన్ హావర్లో వస్తుంది డెలివరీ అమౌంట్ మట్టుం పే చేసేయండి సరే మేడం థ్యాంక్స్ మేడం లేదు మేడం మీరు చెప్పినవన్నీ మేము నోట్ చేసుకున్నాం వన్ హావర్లో మీ ఇంటికాడికి వస్తుంది మా బాయ్స్ వస్తారు అమౌంట్ మొత్తం పే చేసేయండి సరే మేడం ఓకే మేడం మీరు ఫస్ట్ అమౌంట్ పే చేసేయండి సరే ఓకే మేడం